గ్రామీణ ప్రజలు స అది ఏంటి ప్రజలు వ్యాపార అభివృద్ధి చేయాలన్నా అంటే సపో అది ఏంటి ఆవులు పెంచుకోవాలన్నా ఆవులు పెంచే ఆవులు ద్వారా వచ్చేటటువంటి పాలును ప్రభుత్వానికి వేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలన్నా పశువులు కొనడానికి ప్రభుత్వం అనేది కొంత ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అంతేకాకుండా గ్రామంలో పశువులు పశువులకి గడ్డి వేయాలన్నా ఎక్కువగా ఎక్కువ కుడితి తవుడు అనేది ఎక్కువుగా ప్రజా గ్రామాలలో ఉంటాయి కాబట్టి ఆ వ్యాపారం అభివృద్ధి చెందటం వల్ల గ్రామాలు అభివృద్ధి గ్రామాలు గ్రాం బ్యాంకులు మద్దతు ఇవ్వాలి ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సహాయం ఇచ్చినట్టయితే వాళ్ళు వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు అవుతుంది అంతేకాకుండా గ్రామంలోని ప్రజలు ఉంటారు రైతులు ఉంటారు ఒక కౌలు చేసుకోని ఏదో వ్యా వాళ్ళకు పంట పొలాలు ఉండి పొ చేసుకోవాలన్నా ప్రభుత్వం ఏదో విధంగా ధాన్యం అని తర్వాత ఇంకా లోన్ ఇవ్వడం అని అది చేస్తు ఉండాలి కానీ చాలా మంది ఏంటంటే గ్రామాలు బ్యాంకులు వాళ్ళు ఏమి చేస్తారంటే గ్రామాలలో ఏదో తనఖా వాళ్ళు చదువు లేని వాళ్ళు కాబట్టి ఏవో వాళ్ళ యొక్క పొలాల్ని తనఖాగా పెట్టి వాళ్ వాళ్ళు త తనఖా పెట్టడం ఆవుల మీద గేదెల మీద తనఖా పెట్టి డబ్బులు ఇస్తు ఉంటారు అది కట్టుకోలేక పంటలు అనుకున్న టైంకి పంటలు రాక వాళ్ళు ఆ డబ్బు కట్టలేక ఆ పశువులను తీసుకు వెళ్ళిపోవడం లేదా పంటలను జప్తు చేసుకు పొలాలని జప్తు చేసుకోవడం వాళ్ళు పండించిన ధాన్యాన్ని జప్తు చేసుకోవడం అనేది చాలా జరుగుతున్నాయి దాని వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా భారతదేశం గ్రామాలు అభివృద్ధి చెందితే మనం మిగతా ప్రజలు అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండవలసిన ఉండ ఉండడానికి అవకాశం ఉంటుంది గ్రామాలు ఏ విధంగా ఒక పొలం పండడానికి అయినా సరే ఒక వ్యాపారం చే వే గేదెలు పాలు వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా పొం పొలంలో వంటలు వేసి రైతులకు విత్ గిట్టుబాటు ధరకి విత్తనాలు ఇవ్వటం ఇవ్వడం కరెంట్ ఇవ్వడం దాని ద్వారా పం పంట పొలాలని అభివృద్ధి చేసి మిగతా వాళ్ళకి ధాన్యాన్ని ఆహారాన్ని సప్లయ్ చేసినట్టు అయితే మనకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని అనుకుంటున్నాను